నాకు సముద్రపు తీరాన విహరించడము అంటే చాలా ఇష్టం అక్కడ తిరుగుతున్నప్పుడు నాకు చాలా సంతోషము ఆనందము కలుగుతుంది నా యొక్క కష్టాలు అన్నింటినీ అక్కడ మర్చిపోగలుగుతాను ముఖ్యంగా సముద్రపు అలలు వస్తున్నప్పుడు వాటిని చూడడం అంటే నాకు ఎంతో ఇష్టం అలాగే చల్లటి గాలి వీచి మనసుకు ఎంతో సంతోషాన్ని మరియు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది మన ఆలోచనలను పూర్తిగా ఆ ప్రదేశం మార్చి వేస్తూ ఉంటుంది అక్కడకి వెళ్ళినప్పుడు నేను మొత్తం నా సమస్యలు అన్నింటినీ పక్కన పెట్టి వేసి ఆ సంతోషాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటాను ముఖ్యంగా సముద్రపు ఒడ్డున వీచే గాలి మరియు ఆ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ అలలు నా కాళ్ళను తాకుతూ ఉంటే నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాయి